హలో అండి మై ఫ్యామిలీ రెస్టారెంటా అండి యా మేము ఈరోజు మార్నింగ్ అంటే మార్నింగ్ అంటే లెవెన్కి అరౌండ్ మేము ఒకటి ఆర్డర్ చేసినాము కదా మా ఆర్డర్స్ ఒకసారి చెక్ చేసుకోండి మా నెంబర్తో ఎంటర్ చేసి చూసుకోండి ఒకసారి మేము ఏమి ఆర్డర్ చేస్తానాము అంటే పరోటా విత్ ఆలు పన్నీర్ బటర్ కర్రీ ఆర్డర్ పెట్టినాం మా డెలివరీకి తీసుకురావాలని చెప్పి మా హోమ్ డెలివరీ తీసుకురమ్మని చెప్తే ఓకే పరోటా వచ్చింది కరెక్టే ఫోర్ పరోటా ఆర్డర్ చేసిన ఫోర్ పరోటా ఉంది బట్ కర్రీ ఏంటండి పన్నీర్ బటర్ కర్రీ అంటే మాకు వేరే కర్రీ పెట్టారు ఆలు కర్రీ పెట్టారు పన్నీర్కి ఆలూకి డిఫరెన్స్ మాకు అంత మాత్రం తెలియకనే ఆర్డర్ చేశాం అనుకుంటున్నారా సో ఈ మిస్టేక్ని మీరు తిరిగి తీసుకోండి లైక్ మా ఆర్డర్ మరి రీప్లేస్ చేస్తారా లేదంటే మా అమౌంట్ మాకు తిరిగి మా అకౌంట్కి డెబిట్ మాకు అమౌంట్ మాకు తిరిగి ఇస్తారా ఆర్డర్ క్యాన్సిల్ చేస్తున్నా నేను నాకు ఏ ఇన్ఫర్మేషన్ చెప్పగలుగుతారు ఒకసారి ఇన్ఫర్మేషన్ తీసుకోండి మీరు అక్కడ యా అవును వేరే వాళ్ళకు వచ్చే వచ్చిందా ఓకే పరవాలేదండి మరి ఇట్లా చూసుకో ఇట్ల చేయకండి కదా ఎందుకంటే ఇప్పుడు పన్నీరు స్పెసిఫిక్గా కావాలని ఆర్డర్ పెట్టినప్పుడు వేరే వస్తే ఎట్ల ఉంటుంది చెప్పండి చేంజ్ చేస్తారా యా మాకు వస్తున్నారా ఓకే అండి ఒక టెన్ మినిట్స్ మేము బయటికి వెళ్ళేది ఉంది తొందరగా చేస్తే మేము లంచ్ చేసి వెళ్ళిపోతాం ఓకే థ్యాంక్ యూ అండి తీసుకెళ్ళి అంటే మాకు కర్రీ తీసుకొని తీసుకెళ్తారు కదా ఆలు కర్రీ ఓకే పరవాలేదు థ్యాంక్ యూ పన్నీరు ఇచ్చి వెళ్ళిపోతారు ఓకే అండి థ్యాంక్ యూ